మా దగ్గరలో అండి యాపిల్ హాస్పిటల్ ఉందండి యాక్చువల్ గా అయితే ఆపిల్ హాస్పిటల్ లో సరైన ట్రీట్మెంట్ బా బాగానే ఉంటుందని పరిసర ప్రాంత గ్రామంలో ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉంటన్నారు కాకపోతే పీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో బిల్లు మామూలుగా ఒక సామాన్యుడు మధ్యతరగతి దిగువ మద్ మధ్యతరగతి మరియు దిగువ మధ్య తరగతి వాడు అసలు భరించేలాగా లేవు మా గ్రామ దగ్గరలో మా గ్రామం దువ్వ గ్రామం దగ్గర్లో యాపిల్ హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్ ఇంకా సుప్రజా హాస్పిటల్లు సురక్ష హాస్పిటల్లు ఇంకా ఇటువంటి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అయితే వైద్యం పరంగా అయితే వైద్యం బాగానే ఉంటుంది ఎవరికి ఇబ్బందులు లేదా సరైన వైద్యం అందలేదు అనే పిర్యాదులు అయితే లేవు కాని భయ ఖర్చుల విషయంలో భరించలేనంత ఖర్చులు ఉన్నాయి అయితే ఈ ఖర్చులని ఒక స సామాన్యుడు ఖచ్చితంగా భరించలేడు కొంచెం ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ఏమైనా ఆరోగ్యశ్రీలో ఇటువంటి సేవలన్నిట్నీ తీసుకొత్తే